నేను ఆర్డర్ చేసిన ఆహారము చాలా బాగుంది అది మేము ఆన్లైన్లో వెతుకుతున్నప్పుడు ఆ రెస్టారెంట్ గురించి ఎక్కడ ఉంది ఏంటి అనేది దాంట్లో ఆహారం ఎలా ఉంటుంది అనేది రివ్యూస్ అవన్నీ చూసుకున్నాము చూసుకున్న తర్వాత ఎవరన్నా తిని ఉంటారా అని చెప్పి మేము దాని గురించి ఇతరులని అడగటం మా ఫ్రెండ్స్ని కానివ్వండి ఎవరన్నా దగ్గర వాళ్ళు వెళ్ళారా అని మేము ఎంక్వైరీ చేసుకున్నాము తర్వాత మేము దాన్ని ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట స్విగ్గీ జొమాటోలో అది ఆర్డర్ చేసుకున్నప్పుడు ఎలా వస్తుంది ఏంటి అనేది మాకు మొదట కొంచెం డౌట్గానే ఉంది అది వచ్చిన తర్వాత మేము దాన్ని తినిన తర్వాత వాళ్ళు ఇచ్చిన క్వాలిటీ కానివ్వండి మేము ఆర్డర్ చేసిన తర్వాత వాళ్ళు ఎంత టైం అయితే చెప్పారో ఆ టైంలో మాకు డెలివరీ చేయటము చాలా వేడివేడిగా మేము దాన్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నప్పుడు క్వాంటిటీ కూడా వాళ్ళు చెప్పిన దానికి కరెక్ట్గా రావటం కానివ్వండి అన్నీ అయితే చాలా బాగా అనిపించినాయి నాకు వాళ్ళు చెప్పినవి అన్నీ బాగున్నాయి కానీ దాంట్లో కొంచెం ఏదో తగ్గింది అన్న ఫీలింగ్ అయితే నాకు ఉంది టేస్ట్ వైజ్ కానీ అన్నీ బాగున్నాయి అంటే కొంచెం దాంతోపాటు సైడ్ ఇచ్చే లైక్ ఆనియన్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా సరే ఒక ఐటమ్ అయితే తగ్గింది అని నాకు అనిపించింది అది బై మిస్టేక్గా లేకపోతే ఏంటి అనేది తెలియదు వాళ్ళ ఫుడ్ కానివండి వాళ్ళ ఆబియన్స్ కానివ్వండి మేము అక్కడ చెక్ చేసుకున్నప్పుడు అది అయితే చాలా బాగా అనిపించింది నాకు కాకపోతే వాళ్ళు ఏదైతే మాకు ప్రొవైడ్ చేస్తారని చెప్పారో దాన్ని ఇస్తే మాత్రం నాకు అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కొంచెము ప్రైజెస్ కూడా ఎక్కువ అనిపిస్తున్నాయి అది ఒకటి కొంచెం అంత క్వాంటిటీకి అంత ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ పెట్టి తీసుకున్నాం అనిపించింది కానీ టేస్ట్ బాగుంది కాబట్టి ఓకే అనిపించింది కానీ ప్రతిసారి అంత పెట్టి తినాలి అంటే తినలేం కాబట్టి కొంచెం ప్రైజెస్ అనేది తగ్గిస్తే చాలా బాగుంటుంది దాంతోపాటు వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేస్తారని చెప్పారో దాన్ని కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది కొన్ని విషయాలలో మైనస్ ఉంది డెలివరీ కూడా కొన్ని విషయాలు అయితే చాలా బాగా అనిపించినాయి